నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను అది ఒక మా నాన్న ద్వారానే ఇక్కడ మా ప్రాంతంలో భావి ద్వారా నేను తొండగట్టి క్యాన్ కట్టుకొని నేను నేర్చుకున్నాను అది ఎంతవరకు టెక్నీషియన్ పెద్దయ్యాక ఎప్పుడైనా కొత్తగా స్విమ్మింగ్ స్టోర్ లేదా టెక్నిక్ నేర్చుకున్నారా అంటే నేను నా వయసు పదహైదు సంవత్సరాలలో నేను నేర్చుకున్నాను నాకు భయం అనేది ఎక్కువ కానీ నేను మా నాన్న ధైర్యం వల్లే నేను నేర్చుకున్నాను అది చాలా మొదట చాలా కష్టంగానే ఉంటుంది తరువాత అది మనకు అలవాటు అవుతుంది అది స్విమ్మింగ్ అనేది అది ఒక సంతోషకరమైన విషయము అది ఎంతో విశాకకరమైన విషయము అది ఎంతో ఆకాంక్షకరమైన విషయము అది మొదట భయం వేసిన తర్వాత అది సంతోషంగా ఆహ్లాదంగా మనం నేర్చుకోవచ్చు స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల ఇతరులకు రాని వాళ్లకు మనం నేర్పించవచ్చు వారు ఆ ప్రమాదంలో ఉన్నప్పుడు మనం వారిని మనం హెల్ప్ చేయవచ్చు కూడా ఇది ఎంతో నేర్చుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క స్విమ్మింగ్ అనేది ఎంతో అనుభూతికరమైన విషయము ఇది ప్రాంతకరంలో తెలియజేయడం ఏమనగా అద్భుతమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క విషయం మొదటగా భయం వేసిన తర్వాత అది బాగా ఆహ్లాదకరంగా మన స్నేహితులతో మంచిగా ఎంజాయ్ చేయవచ్చుగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క పెద్దయ్యాక మనం మొదటగా చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే స్విమ్మింగ్ లేదా టెక్నిక్ నేర్చుకున్నారా టెక్నిక్ అనగా అది మొదటగా నేర్చుకోవాల్సిన విషయము ఈ యొక్క స్విమ్మింగ్ అనేది స్విమ్మింగ్ పూల్ లో కూడా మనం నేర్చుకోవచ్చు అక్కడ తదుపది అమౌంట్ వారికి పే చేసిన తర్వాత సమయం వారికి కేటాయించిన ద్వారానే మనం నేర్చుకోవాల్సి జరుగుతుంది